పిల్లలు ఈ మధ్యన ఆడుకోవడం అనేది తగ్గించేసి ఈ ఫోన్లతో కొత్త కొత్త రకాల యాప్లు కానీ వాటితో ఉండడం మొదలుపెట్టారు అలాంటివి చేయకుండా ఉండాలంటే మనం పార్కులకు తీసుకెళ్ళి అక్కడ కొత్త కొత్త పరికరాలు ఉంటాయి కాబట్టి వాటితో ఆడించడం ద్వారా పిల్లలు పిల్లలు చాలా ఆటలు అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఏమనగా వాలీబాలు బాస్కెట్ బాల్ షటిల్ అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉండే పరిసరాలు పని పరికరాలుంటాయి కదా ఆ విధంగా వాటితో ఆడడం అనేది మొదలుపెట్టారు